ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తినండి ఉప్పు మరియు పంచదార తక్కువగా తీసుకోవాలి హానికరమైన కొవ్వులు ఉన్న పదార్థాలకు దూరంగా ఉండండి హానికరమైన ఆల్కహాల్ వాడకాన్ని నివారించండి ధూమపానం చేయవద్దు చురుకుగా ఉండండి మీ రక్త పోటును క్రమ తప్పకుండా పరీక్షించుకోండి సురక్షితమైన నీటిని మాత్రమే తాగండి మీ చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోండి అల్పాహారంగా ఉదయాన్నే బియ్యంతో చేసిన ఇడ్లీ దోశలకు దూరంగా ఉండండి వాటి బదులు చున్నలు మినుములతో చేసిన ఇడ్లీ దోశలను తినండి ఇడ్లీ దోశలు వారానికి ఒక మారు మాత్రమే తినండి దోశలను నెయ్యితో కాల్చుకోండి నూనెలకు దూరంగా ఉండండి ఉడకబెట్టిన శేనిగలు వేరుశనగలు అలసందలు చాలా మంచిది మొలకెత్తిన గింజలు అత్యంత ఆరోగ్యకరం పూరీలు మైసూర్ బోండాలు లాంటివి తక్కువగా తీసుకోవడం మంచిది మధ్యాహ్నం భోజనంగా పాలీస్ బియ్యం కన్నా ముడి బియ్యం రాగి సంగటి జొన్న అన్నం కొర్ర అన్నం మొదలైనవి ఆరోగ్య కరమైన ఆహారం మద్యాహన భోజనంగా అన్నీ రకాల కూరగాయలనూ తీసుకోండి అన్నిటిని నూనె లేకుండా చక్కగా వండుకొని తినొచ్చు కచ్చితంగా వారానికి మూడుసార్లు ఆకుకూరలు తినడానికి ప్రయత్నించండి ఇది ఖచ్చితంగా పాటించాల్సిన విషయం రాత్రి భోజనంగా కచ్చితంగా ఏడు లేదా ఎనిమిది గంటల మధ్యలో రాత్రి భోజనం పూర్తి చేసుకోండి రాత్రికి రెండు లేదా మూడు జొన్న రొట్టెలు తీసుకొనడం అత్యంత ఆరోగ్యకరం